ఆయనది ఆయన సూపర్ మ్యాన్ పుస్తకం అంటే మరి ఎందుకో అది తెలియదు కానీ నాకు అది చాలా ఇష్టం అండి అది అందులో చదువుతున్నప్పుడు మనకు కొన్ని విషయాలు మనం కనుక ఆ పుస్తకాన్ని మనం అబ్సర్వు చేస్తే మనలో ఉన్న ఇంకొక్కరిని డెఫినెట్గా అది వెలికి బయటకు తీస్తుంది అండి అసలు దాంట్లో అది డెఫినెట్గా మనలో ఉన్న ఒక మంచి కోణాన్ని బయటికి తీసే ఒక ప్రక్రియ అది పుస్తకం నాకు అందుకని అది చాలా ఇష్టం అండి